హలో సార్ చెప్పండి సార్ చెప్పండి మా దగ్గర ప్లంబర్ సర్వీసెస్ ఫిట్టింగ్స్ ఇంకా కొత్తగా ఏదైన అడ్జెస్ట్మెంట్ చేయాలంటే చెప్పండి సార్ డ్రైనేజ్ సిస్టంకి సార్ ఎక్కడ సార్ మీ ఏరియా ఓకే సార్ నేను రాగలను కానీ ట్రావెలింగ్ చార్జెస్ అవుతాయి సార్ అంటే రానుపోను నా ఖర్చులకు అవుతాయి వస్తాను కాకపోతే మీకు ఎప్పటివరకు రావాలి నేను సార్ ఒక రెండు వందలు అవుతాయి సార్ ఓకే సార్ చేస్తాము మీరు ఒకసారి ఎక్కడ నుంచి లీక్ అవుతుందో చెప్తే దానికి కావాల్సిన సామాన్లు తీసుకొస్తాను ఇంకా నేను మీకు ఎప్పుడు నేను మీకు ఒక గంట రెండు గంటల ముందు చెప్తాను అప్పుడు మీరు ట్యాంకర్లో నీరుని ఆపేయండి ఎందుకంటే ఆ నీరు ఆగిపోతే మనకు అక్కడ పచ్చిగా ఉండదు ఎండిపోతుంది కాబట్టి మనం రిపేర్ చేయడానికి మనకు చాలా సులువుగా ఉంటుంది ఓకే సార్ మీరు ఒకసారి నాకు దాని ఫోటో పంపిస్తే నేను చూసి దానికి కావాల్సింది అంటే మనం కొత్తగా సింకు మొత్తానికి కొత్త సింకు పెట్టాలా లేదా దానికి కొంచెం ప్లాస్టరింగ్ చేసి ఏదన్న మనం అడ్జస్ట్ చేయవచ్చా అనేది నేను చూస్తాను మీరు నాకు ఒకసారి ఫోటో పెట్టండి ఫోటో పెట్టండి అంటే నేను చూసి దాన్ని మీకు చెప్తాను ఇంకొకటి సార్ మీకు అంటే ఇప్పుడు ఎలాగో వస్తున్నాను కదా మీకు ఆ సింక్ కాకుండా ఇంకా మీకు ఇంట్లో ఎక్కడైనా నీళ్ళు లీక్ అవ్వడము అలాంటివి చేసేటప్పుడు అంటే ఎక్కడైన ఇబ్బంది ఉంటే అది కూడా చేయచ్చు అంటే మీరు నాకు ముందే చెప్తే నేను దానికి కావాల్సిన సామాన్లు తీసుకొస్తాను మళ్ళీ తీసుకు వచ్చి వచ్చిన తర్వాత సామాన్లు లేకపోతే ఇబ్బంది అవుతుంది ఎలాగో మీరు నాకు రావడానికి పోవడానికి ఖర్చులు ఇస్తున్నారు కాబట్టి ఇంక మీ పని మొత్తం చేసుకుంటే మీకు ఇబ్బంది ఉండదు సార్ అందుకని అంటున్న నేను ఓకే సార్ మీరు పైప్స్ అంటే సార్ పైపు చా పాత పైపులు అయితే మార్చడం మంచిది సార్ ఎందుకంటే కొన్ని రోజులకు నీటి ప్రెజర్కి అవి పగిలిపోతాయి మళ్ళీ ఇబ్బంది అవుతుంది మీకు ఇంకా అప్ ఎప్పుడైన కానీ కొత్తది పెట్టించుకోవాల్సింది మీరు ఇప్పుడే పెట్టుకుంటే అయిపోతుంది సార్ మీరు ఒకసారి నాకు చెప్పండి అనంటే నేను తీసుకొస్తాను మీరు నాకు ఒకసారి ఫొటోస్ పెట్టండి సార్ ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్